నాకు ప్రత్యేకమైన ప్రతిభ ఏదైనా ఉంది అంటే పాటలు పాడటం అనుకుంటా నేను నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం నేను స్కూల్లో కాలేజ్లో అట్లా పాటలు పాడుతూ ఉండేదాన్ని పాటల పోటీలు పెట్టినప్పుడు ముందుకు ఉండేదాన్ని చర్చిలో కూడా పాటలు పాడటానికి ముందుండేదాన్ని చర్చిలో పెట్టిన పాటల పోటీలకు కూడా నేను చాలా సార్లు చాలా ప్రైజ్లు బహుమతులు నేను తీసుకున్నాను అవి నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉండేవి నేను దానిని అభివృద్ధి చేసుకోలేక పోయాను నాకు వివాహమైన తర్వాతనే నేను దాని మీద అంత శ్రద్ద చూపించలేకపోయాను మా ఇంట్లో వాళ్ళు నన్ను ముందుకి ప్రోత్సహించారు కానీ నేను దాన్ని ఇంకా పక్కన పెట్టేశాను కానీ నాకు ప్రత్యేకమైన ప్రతిభ పాటలు పాడే ప్రతిభ నాకు చాలా ప్రత్యేకంగా ఉంది దానిలో ఉన్న నైపుణ్యాలు కూడా నాకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తూ ఉండేది అందుకనే నేను పాటలు పాడటం నాకు చాలా ఇష్టం